తెలుగు భాష చాలా తీయనిది అండి తెలుగు భాష చాలా గొప్పది తెలుగులో మాట్లాడుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అండి మిగిలిన భాషలతో పోలిస్తే మన తెలుగు చాలా గొప్పది మనం అన్నీ భాషలు నేర్చుకోగలుగుతాం కానీ మిగిలిన భాషల వాళ్ళు మన తెలుగుని నేర్చుకోలేరు మనలా స్పష్టంగా మాట్లాడలేరు అదే అండి తెలుగు భాషకు ఉన్న గ్రేట్నెస్ తెలుగు అంటేనే తీయనిది తెలుగు అంటేనే గొప్పది తెలుగులో మాట్లాడటం ఒక గర్వకారణం తెలుగు భాష తెలుగు తల్లి అబ్బ చాలా గొప్పవి అండి